ఇప్పుడంటే కొంచెం పెద్దవాళ్ళము అయిపోయాము కాబట్టి ఇప్పుడు ఏమి రన్నింగ్కి అలా ట్రై చేయలేదు చిన్నప్పుడు మాత్రం చిన్నప్పుడు అంటే స్కూల్ డేస్లో బాగానే రన్నింగ్కి అన్నింటికీ ఇది చేసేవాళ్ళము బాగానే పరిగెత్తే వాళ్ళము బాగానే ఇది చేసేవాళ్ళము అన్ని పరుగు పందాలు ఎప్పుడు ఎప్పుడు పెట్టినా ఏ ఇంట ఎక్కడ పెట్టినా వెళ్ళే వాళ్ళము రన్నింగ్లో పాల్గొనే వాళ్ళము బాగానే పరిగెత్తే వాళ్ళము ఇప్పుడు పెద్దవాళ్ళు అయిపోయిన తర్వాత ఇప్పుడు మా పిల్లలు పరుగు పరుగు పందాలకి అన్నింటికీ ప్రై ప్రైజులు తెచ్చుకుంటున్నారు మాకు బాగా ఆనందంగా ఉంది కానీ మాకు కూడా ఆ వయసు ఉంటే బాగుండని వాళ్ళ స్థాయి చూస్తే మాకు అనిపిస్తుంటుంది కాకపోతే ఇప్పుడు ఈ వయసులో మేము పరిగెత్తలేము కదా పెద్ద వాళ్ళము అయ్యాము కాబట్టి కొంచము అందుకని పిల్లలని చూసి ఆనంద పడుతున్నాము ఇప్పుడు ఇప్పుడు కూడా మా వయసు వాళ్ళతో ఎప్పుడైనా బయటకి అలా వెళ్ళినప్పుడు ఏదైనా షికారుకు అలా వెళతాము కదా వెళ్ళినప్పుడు వాళ్ళు మేము ఎప్పుడైనా సరదాగా కొంచెం పరిగెత్తడం ఏంటి నీ వయసు ఎంతా నా వయసు ఎంతా అని చెప్పి చెప్పుకుంటూ వాళ్ళు మేము పరిగెత్తడానికి ఇది చేస్తుంటాము ఫిట్గా ఉండడానికి ఆరోగ్యంగా ఉండడానికి మాత్రం రన్నింగ్ కొద్దిపాటు రన్నింగ్ నడక అలాంటివి చేస్తూ ఉంటాము అలాగనే మాకు డైలీ చేస్తాము కాబట్టి బాగానే వర్క్అవుట్గా కొంచెం బాడీ ఇది అయితే బాగానే ఉంటుంది బాగానే ఉన్నాము